వ్యాపార రంగంలో నేడు సమాజం చాలా ముందుకు ఉందని నేను నేను అర్థం చేసుకున్నాను ఎందుకు అంటే ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు దూరం వెళ్లి ఉద్యోగం చేయాల్సి వచ్చేది వాళ్ళు చదువుకున్న దానికి భిన్నంగా కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు చదువుకున్న చదువుకోకపోయినా కూడా మన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా అందులో మనం ఒకవేళ వ్యాపారం చేయాలి బిజినెస్ చేయాలి అనుకుంటే మన వాట్సాప్ స్టేటస్ మనం చేసేవి ఏవన్నా ఒకవేళ బట్టల వ్యాపారం అవ్వచ్చు గోల్డ్ వ్యాపారం అవ్వచ్చు లేదంటే ఏదన్నా ఫుడ్ ఏదైనా ఏ వ్యాపారమైన సరే వాట్సప్ ద్వారా మనం రోజు స్టేటస్ పెట్టుకోవడం ద్వారా కూడా మనం వ్యాపారం చేయొచ్చు ఇంకా అంతే కాదు కల మనం వ్యాపారాలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కూడా మనకి కాలేజెస్లోనే మంచి మంచి క్లాసెస్ చెప్పడం కూడా మనం చూడొచ్చు సపరేటుగా దానికొక క్లాస్ పెట్టి మనం ఎలా డెవలప్ చేయాలి బిజినెస్ని ఎలా ట్రిక్స్ చేయొచ్చు మండే మన బిజినెస్ చేయాలి అంటే ముందడుగు ఏంటి అసలు ఎంత బడ్జెట్ పెట్టాలి అనే దాని గురించి ప్రతీది కూడా మనకి చెప్తున్నారు కాబట్టి ఇం అంతకు ముందులాగా మనం వ్యాపారం చేయాలి అంటే ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడే టెక్నాలజీ వచ్చింది మనం అన్ని తెలుసుకోవచ్చు చక్కగా మనమే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు అన్నీ మనమే చూసుకోవచ్చు ఇంకా మనం డీప్గా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన క్లాసెస్కి కూడా వెళ్లి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు